నేను ఇప్పటికీ పాతకాలం నాటి తెలుగు మాట్లాడడం రాయడం చేస్తాను ఎందుకంటే నాకు అది ఇష్టం ఎందుకనగా ఆ భాషలో ప్రత్యేకత సౌందర్యం ప్రామాణికత ఉంటుంది పెద్దల కాలంలో ఉపయోగించిన తెలుగు భాష శబ్దాలు రచనలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి అవి వినసొంపుగా అర్థవంతంగా ఉంటాయి అంతేకాకుండా తెలుగు భాష శైలిని నేర్చుకోవడం వలన పురాతన గ్రంథాలు కావ్యాలు చదవడానికి మనకి సులువుగా ఉంటుంది ఇప్పుడు వాడుకలో లేని తెలుగు అక్షరాలు బండి ఱ అవి చాలామంది ఇప్పుడు ఉపయోగించడం లేదు అంతేకాకుండా సంధులు సమాసాలు ఆ వాటిని కూడా ఇప్పటి కాలంలో ఉపయోగించడం లేదు